నేను ఆన్లైన్ విభాగంలో నేను కొన్నందుకు బాధపడిన వస్తువు ఏదైనా ఉందంటే అది మొబైల్ ఫోన్ నేను అది ఫ్లిప్కార్ట్ అనే విభాగంలో కొన్నాను అది నేను కొన్నప్పుడు మొబైల్ ఫోన్లో అయితే నాకు వచ్చిన మొబైల్ ఫోన్ అనేది ఆల్రెడీ వాడేసిన మొబైల్ ఫోన్ నాకు ఇవ్వడం జరిగింది అది నేను ఇప్పుడు తెలుసుకున్నాను అంటే నేను మొబైల్ ఫోన్ కొన్నా వారెంటీ అదేంటి సంవత్సరం అవకుండానే నాకు సంవత్సరం అయిపోయింది మీ వారంటీ ఈరోజుతో అయిపోయింది అని నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది దీంతో నేను మోసపోయానని సంవత్సరం తర్వాత తెలుసుకున్నాను అందుకే నేను కొన్న వస్తువులో ఏదైనా మంచిది లేదు ఆన్లైన్లో అది కొన్నందుకు నేను బాధపడిన వస్తువు ఏదైనా ఉందంటే అది మొబైల్ ఫోన్ అందుకే నేను ఆన్లైన్ విభాగంలో కొనాలంటే ఏదైనా వస్తువు చాలా తెలుసుకుంటాను ముఖ్యమైన వస్తువులు మాక్సిమమ్ కొనను